ఒకటి జనవరి రెండు వేల ఒకటి మూడు ఫిబ్రవరి రెండు వేల ఆరు ఇరవై మూడు జూన్ రెండు వేల రెండు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టు థౌజండ్ ఫోర్ తొమ్మిది ఆగస్ట్ రెండు వేలు